నేను అయితే చిన్నప్పటి నుంచి అయితే బొమ్మలైతే చాలా బాగా గీస్తుండే అండ్ నా యొక్క నైపుణ్యాలు నైపుణ్యాలు అంటే నా తల్లితండ్రులు అయితే నేను ఏ ఏదన్న ఏదైనా కొత్త ఏదైనా చేసినా కానీ దానికైతే సపోర్ట్ చేస్తూ ఉంటారు సో అందువలన నేను అయితే ఇంకా ఏదన్న కొత్తగా ట్రై చేయడానికి అయితే చేస్తూ ఉంటాను అందువల్లనే నేను ఇప్పుడు ఈ ఇంత నా గురించి పదిమంది ఇంటి చుట్టూపక్కల వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మంచిగా అట్ల చేసిండు ఇట్ల చేసిండు అని సో మా ఇంట్లో మంచి సపోర్ట్ ఉన్నది అండ్ మా ఫ్రెండ్స్ నుండి కూడా సపోర్ట్ ఉన్నది అండ్ అందరు ఇట్ల హెల్ప్ చేసారు కాబట్టే నేను మంచి స్థాయిలో ఉన్న అది టాలెంట్ అది టాలెంట్ ఉన్నది కాబట్టి ఎలానో ఒకలా టాలెంట్ ఉన్నది కాబట్టి నేను అయితే ఎదిగాను సో అందరు మనుషులలో కూడా ఏదో ఒక టాలెంట్ అయితే దాగి ఉంటుంది అది ఏందో మనం కష్టపడి తెలుసుకోని ఆ రూట్లో వెళ్తే మనం ఏదో ఒకరోజు అయితే ఖచ్చితంగా ఫలితం అయితే దక్కుతుంది సో మనం దేనికి పనికిరాము దేనికి పనికిరాము అనుకుంటూ ఉంటేనే అయితే ఎందుకూ పనికి రాకుండా పోతాం సో మనతోని కూడా అయి మనతోని అవుతది మనకి సత్తా ఉంది మనం ఏదైనా చేయగలుగుతాం అని మనకి ఉంటే ఖచ్చితంగా మనము అయితే ఒక స్థాయికి అయితే వస్తం అండ్ మన గురించి పది మంది కూడా మంచి మంచి మాట్లాడుతారు సో మనకు అయితే అది కావాలి